నమస్తే సార్ నేను వర్షిత్ వాళ్ళ పేరెంట్స్ ని మాట్లాడుతున్నాను మా బాబు మేము ఊరు వెళ్తున్నాము ఒక టెన్ డేస్ లీవ్ కావాల సార్ మా అబ్బాయి ముందు ఏమి పెట్టలేదండి సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఎలాగో తెలుసు అయితే ఇది లాస్ట్ టైమ్ వెళ్ళి వచ్చేస్తాము సార్ ఇది ఫ్యామిలీ ట్రిప్ ఇది ఆల్రెడీ రిజర్వేషన్స్ కూడా చేసేసుకున్నాము మరి అవ్వదు అండి ఒక్కసారే అండి లాస్ట్ టైమ్ అవును అండి మీరు చదివించారండి చదివించట్లేదు అని

అవునండి వాట్ ఐ డూ అవునండి మేము కూడా టూర్ నుంచి రాగానే తనకి ప్రిపరేషన్ చేయిస్తామండి అవునా ఎగ్జామ్స్ ముందు రోజు చదివిస్తామండి బాగా డే అండ్ నైట్ ఓకే పోనీ సెలవులు అయిన ఇవ్వండి ఓకే అండి సరే అండి ఆ ఓకే అండి